మన కృష్ణా మన కృష్ణా జిల్లాలో చాలా వరకు సాంస్కృతులు మారినాయి భాష చెప్పాల్సి వస్తే బాష అనేది మనకి చాలా బాగుండేది కృష్ణా జిల్లాలో కానీ చాలా కొన్ని కొన్ని వేరే వేరే ఊళ్ళు వేరే వేరే జిల్లాల నుంచి రావడం వల్ల మాకు కొంచెం మారినాయి మారినాయి మతం గురించి చూస్తే ఇంతక ముందు హిందూవులతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు క్రైస్తవులు ఆ తరువాత ముస్లింలు పెరిగారు ఆచార వ్యవహారాలు చూస్తే ఆచారాలు చాలా వరకు మనకి చీరలతోనూ పంచతో ఉండేది ఇప్పుడు చాలా వరకు ప్యాంటులతోనూ నార్మల్గా వేరే షార్ట్ డ్రెస్సులతోనూ స్కర్ట్లతోనూ వెళుతున్నారు జనాలు ఇప్పుడు విదేశ సాంస్కృతిని చాలా వరకు ముందుకు సాగుతుంది మన విజయవాడల్లోనే చాలా వరకు ఫాలో అవుతున్నారు దాన్ని